అవునండి చెప్పండి అవునా ఎవరు లత మేడమేనా మంత్లీ ప్రౌజెన్సు అన్నీ లిస్టు చేసేసానండి మీరు కాల్ చేస్తే అన్ని ప్యాక్ చేయిస్తామని ఉన్నాను ఎక్స్ట్రా ఏమైనా కావాలా అండి లైజాల్ కావాలా బాత్రూం క్లీనర్ ఓకే మీరు లాస్ట్ మంత్ లిస్టులో వచ్చేసి షుగరు మళ్ళీ గోధుమపిండి యాడ్ చేయలేదు అది ఈసారి యాడ్ చేసుకోమంటారా ఓకే బాత్రూం ఓడోనిల్ ఫ్రెషనర్ ఏమన్నా కావాలా ఓకే తర్వాత వచ్చేసి రైస్ కొత్త ఐటమ్ ఒకటి వచ్చున్నాదండి బాస్మతి రైస్లో ఈసారి తీసుకుంటారా చాలా బాగుంది చాలా మంది తీసుకున్నారు మీరు రెగ్యులర్ కస్టమర్ కదా అందుకు అనేసి మీకు కావాలేమో అని అడుగుతున్నా ఒక కేజీ చాలా యూస్ చేసి బాగుంటే నెక్స్ట్ మంత్ నుంచి తీసుకోండి షుగర్ ఎన్ని కేజీస్ కావాలి టూ ఆ త్రీయా ఓ ఫైవ్ కేజీసా ఓకే ఇది గోధుమపిండి ఓకే ఇంకా కొన్ని ఐటమ్స్ ఒకటి మిస్ అయినట్టుంది లాస్ట్ మంత్లో చిల్లి పౌడర్ కూడా మిస్ చేశారు మీరు లాస్ట్ మంత్ లిస్ట్లో చిల్లి పౌడరు టర్మ టర్మరిక్ పౌడరు మళ్ళీ వచ్చేసి చింతపడు కూడా యాడ్ చేయలేదు చింతపండు మళ్ళీ ఎండుమిరపకాయిలు ఆ చింతపండు వచ్చేసి హాఫ్ కేజీ వేసేయనా ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి రేట్లు పెరిగిపోతుంది ఐటమ్స్ అందుకని ఇప్పుడు చెప్తున్నా మీకు ఓకే ఎండుమిరపకాయలు వచ్చి ఒక కాల్ కేజీ వేస్తాను ఇది వచ్చి చింతపండు వచ్చి హాఫ్ కేజీ యాడ్ చేసుకుంటాను తర్వాత ఏమేం చెప్పారు హార్పిక్కు లైజాలు బాత్రూం క్లీనరు ఓకే మళ్ళీ ఓడోనిల్ ప్రెష్నర్ ఒకటి అడిగారు కదా ఓకే అండి ఇది ఆడ్ చేసి నేను డెలివరీ పంపించేస్తాను ఓకే మేడం థ్యాంక్ యు